హలో ఈసేవేనండీ ఆధార్ కార్డుకి అప్లికెషను పెట్టుకోవాలండి

ఆధార్కార్డుకి అప్లికేషను పెట్టుకోవాలి ఏమేమి కావాలండి

రేషన్ కార్డు

రెండు పో రెండు ఫోటోలు మీ ఆఫీసుకి రమ్మంటారండి ఎప్పుడు రమ్మంటారండి ఒక వారం రోజుల్లో రమ్మంటారా ఆధార్ కార్డు అప్లికేషన్ చేశాక ఎన్ని రోజులకొస్తుందండి వారం రోజులు పడుతుందా మేము ఆఫీసులో ఇవ్వాలండి అది ప్రతి ఒక్కరు తొందరగా ఇవ్వండి

అవి కా ఇవి పని చెయ్యడంలేదా

సరే కొద్దిగా కొంచెం త్వరగా వచ్చేటట్టుగా చూడండి రేపొచ్చి అప్లయ్ చేసి వెళ్తాములేండి